హలో చెప్పండి అవునండి ఓకే మార్నింగ్ లేదండి అవునా మార్నింగ్ అయితే ఏం లేదు మరి లేదు మార్నింగ్ బాగానే ఉన్నాడు పొద్దుగాల నిన్నంతా మార్నింగ్ ఏం తినలేదు అవునా మరి చూసుకోలే చూసుకోలేదండి ఓకే తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా ఏమన్నా మరి డాక్టర్ చూసినప్పుడు ఓకే బయలుదేరుతున్నా మరి నేను వచ్చేస్తాను ఓకే ఓకే ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చి తీసుకెళ్తాను నేను ఇక్కడనే ఉన్నానండి చొప్పదండిలో ఉన్నాను ఓకే ఓకే తప్పకుండా వస్తున్నానండి వచ్చి తీసుకెళ్తానండి ఓకే అండి ఓకే